నేను గొప్పగా గీసాను అని అనిపిం అవి అనిపించేలా ఒక బొమ్మ ఉంది అది ఏమిటో కాదు నా తల్లి మా అమ్మగారి బొమ్మ గీసాను నాకు తెలిసి నా జీవితంలో నేను గీసిన బొమ్మలో అది కొంచెం ప్రత్యేకంగా బాగున్నట్టు నాకు అనిపించింది మా అమ్మగారి బొమ్మ తల్లిత మా అ మా స్నేహితులకి చూపించాను అందరూ బాగుంది బాగుంది అన్నారు నాకు చాలా బాగా నచ్చింది నచ్చి నేను దాన్ని గీసాను కాని నా దృష్టిలో ఎన్నో గొప్ప బొమ్మలు వేసాను అంబేద్కర్ గారు గాంధీ గారు జవహర్ లాల్ నెహ్రు గారు స్వామి వివేకానంద గారు ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు అబ్దుల్ కలాం గారు అందరి బొమ్మలను నేను గీసాను కానీ నా దృష్టిలో నా తల్లిగారి బొమ్మ నాకు చాలా అంటే చాలా గర్వకారణం నేను గీసిన బొమ్మలలో మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే దయచేసి ఫీడ్బ్యాక్ చెప్పవలసినదిగా కోరుచున్నాను దయచేసి చెప్పండి